హలో అండి మేము నిన్న ఓలా నుంచి డ్రైవర్ని మాట్లాడుకున్నాం అండి అవునండి ట్యాక్సీని మాట్లాడుకున్నాం కాని మేము ట్రిప్ క్యాన్సల్ చేసుకోవాలి అనుకుంటున్నాం అండి అవునండి మాకు ఇప్పుడు వద్దండి ఎందుకంటే మీ ఏజన్సీ నుండి ట్యాక్సీని బుక్ చేసుకున్నాం కాని డ్రైవరు అనుకున్న చోటుకి రావటం లేదు నిన్న మాట్లాడినప్పుడు వస్తాం అని చెప్పారు కాని ఇప్పుడు రావటం లేదు అండి అవునండి ఈ డ్రైవర్ మీరు రాకపోవడం వల్ల మేము ట్రిప్పుని క్యాన్సల్ చేసుకోవాలి అనుకుంటున్నాం అందుకే ఇప్పుడు మీకు కాల్ చేసి చెప్తున్నాం అండి అవునండి మీరు డ్రైవర్ని పంపించకపోవడం వల్లనే ట్రిప్ అనేది క్యాన్సల్ చేసుకుంటున్నాం మేము నిన్న డీటైల్స్ అన్ని తీసుకున్నారు అక్కడ డ్రాప్ చేస్తామని అనుకున్నప్లేస్కి వస్తానని చెప్పారు మళ్ళీ కాల్ చేసిన తరవాత వస్తలేరని చెప్పింరు అంటే మేం మేము అనుకున్న చోటికి రావటం లేదండి డ్రైవరు మళ్ళీ కారుని బుక్ చేసుకున్నాం అంతా మాట్లాడుకున్నాం మేము మనీ ఎంతనో మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ డ్రాపింగ్ పికప్ కూడా అంతా మాట్లాడుకున్నాం లాస్ట్కు వచ్చేసరికి ఇట్ల హ్యాండ్ ఇచ్చారండి అవునండి మీ ఏజన్సీ నుంచే ట్యాక్సీని మాట్లాడుకున్నాం మేము బుకింగ్ అంతా అయిపోయింది పేమెంట్ కూడా అయిపోయింది మళ్ళీ లాస్టుకి మేము అనుకున్నప్లేస్కి డ్రైవర్ రావటం లేదు మేము క్యాన్సల్ చేసుకుంటున్నాం అండి ట్రిప్ని కూడా